లాక్డౌన్ సమయంలో నేను కొన్ని కొత్త రకమైన వంటకాలను నేర్చుకున్నాను ఈ లాక్డౌన్ సమయం వంటకాలు తయారు చేయడానికి నేను వాడుకున్నాను కొన్ని రకాల స్వీట్స్ను వండటానికి ప్రయత్నించాను దానిలో ఒకటి బ్రెడ్ హల్వా దీని తయారీ చాలా తేలిక అయినప్పటికి దీని టేస్ట్కి ఎంతో ప్రయాస పడాల్సి వస్తుంది అలాగే ఇంకా కొన్ని కొత్త వంటకాలలో నేను నేర్చుకున్న వంటకాలలో ఒకటి బిర్యానీ దీన్ని తయారు చేయడం ఎంతో సులభమైనది దాన్ని తయారు చేసినందుకు నేను ఎంతో సంతోషించాను దీని ప్రక్రియ ఎంతో సులభంగా ఉన్నది